నమస్కారం అండి చెప్పండి రండి కూర్చోండి ఇలాగ ఏం కావాల ఏముందండి పొద్దు పొద్దున్నే ఇలా తిరుగుతున్నాను అండి కూర్చున్నా అరుగు మీ ఈ ఏదో చూస్తున్నా చూడండి ఒకటా రెండా ఎన్నిపేపర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ తెచ్చారు ఇక మా ఆంధ్రప్రదేశ్ ముక్కలు ముక్కలు అయిపోయింది అండి ఇలాగే ఉన్నాయండి రోజులు

లేదండి నేను మాములుగా చేతికి దొరికింది తీశా అది వచ్చింది అంతే నాకు ఇంకా ఈ ఏమో ఈ ఆంధ్రజ్యోతి అంట చూడండి ఆంధ్రజ్యోతి ఉంది సాక్షి ఉంది ఇగో మన లోకల్ లోకల్ చానల్ ప్రజా ప్రజా ప్రతినిధి అని లోక

ఏమో అండి బాబు ఒక దాంట్లో ఉన్న నిజం ఇంకో దాంట్లో లేకుండా పోయింది ఒక పేపర్లో ఉండేది నిజం అయితే ఇంకో పేపర్లో అబద్దం అయిపోతుంది అదే మా మన ఊళ్ళో వాళ్ళం ఏం చేస్తాం ఆ పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది నిజం అనుకుంటాం ఆ టీవీలో కూడా ఇవే ఛానళ్ళు సాక్షి పేపర్ ఉంది సాక్షి చానెల్ ఉంది ఆయ్ అదేంటి మా ఏమంటారు ఈటీవీ ఈటీవీ తె తెలంగాణా ఉంది మళ్ళీ ఆంధ్ర ఉంది రా ఒ

వీళ్ళని పైగా మళ్ళీ చూసారో లేదో అండి మీరు కొన్ని అన్ని అన్ని న్యూస్ని కవర్ చేయడం లేదండి వీళ్ళు అంటే వీళ్ళకి ఏదైతే టీఆర్పీ వస్తాదో దాని మీదే దృష్టి పెడుతున్నట్టు ఉన్నారు వీళ్ళు ఏ మొన్న మొన్న మొన్న మన పక్క ఊళ్ళో అది చూసారో లేదో దొండకాయలు అన్నీ ముగ్గుపోయినాయి అండి ఎవరు కొనలేదంట అవి ఏమి కనీసం మన లోకల్ ఛానెల్లో కూడా లోకల్ ఛానెల్లో వేస్తారేమో అని చూసాను అది వాళ్ళు బాధ్యత వహించలేదండి వాళ్ళని రైతులు

ఒక్క రోజులో కూడా వాళ్ళు వేసేది ఎంత అండి ముప్ఫై సెకండ్లు వేస్తారు అండి ముప్ఫై సెకండ్లు ఒక నిమిషం అలాగే అంతకు మించి అదే ఇది చూడండి ఈ జగన్ మీద చంద్ర బాబు మీద డిబేట్లు చూడండి గంటలు గంటలు ఉంటాయి

ఏమి మీరు ఆ తొమ్మిదిన్నర దాకా చూస్తా ఉంటారా అండి మీరు ఏముందండి బాబు

వాళ్ళు ఇంక అదే ఏముంది అంటే అండి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో

వాళ్ళ మద్దత్తు తీసుకుంటు ఉన్నారు వాళ్ళు అదే అర్ధం కాట్లేదు

ఇంకా ఇవి కూరగాయలు ఏవో తెమ్మన్నారండి అందుకని అలా బయటకు వచ్చాను ఇక్కడ కూర్చున్నాను ఏదో పేపర్ తగిలింది కదా అని సరే అండి వెళతానండి కలుద్దాం లేండి మళ్ళీ మళ్ళీ కలుద్దాం లేండి